చెప్పుల షాపేనా అండి మాకు చెప్పులు కావాలండి బ్రాండెడ్ కావాలి చెప్పులు రికేసీ అయినవి బాటా అయినవి మంచిగా బ్రాండ్గా ఉండాలి చూపించండి మా సైజు సెవెన్

పింకు చూపించండి

మరి ఏమి కలర్ ఉన్నాయి

చూసి చెప్పండి ఈ ఎయిట్ అయితే ఎయిటు అయితే పెద్దగా అయితాయి కానీ సిక్స్ చూపించండి ఇవి రేటు ఎంత ఉన్నది ఇప్పుడు వీటికే ఈ చెప్పలకు ఎంత అండి వీకేసి ఇప్పుడు సెవెన్ నెంబర్కు సెవెన్ లేదా సిక్స్ మాకు ఏమన్నా డిస్కౌంట్ చేయండి మేము డైలీ కస్టమర్ కదా కొంచెం డిస్కౌంట్ చేయండి మీరు డిస్కౌంట్ చేస్తే మా పాపకు కూడా తీసుకుంటాం ఇంకా మేము మీరు డైలీ కస్టమర్ కదండి టూ హండ్రెడ్కి ఇవ్వండి ఈ టూ ఎయిటీ కాదు కానీ ఇక టూ ఫిఫ్టీకి ఇవ్వండి ఇగ లాస్ట్

మేము మా పాపకు తీసుకుంటాం ఇక మరి ప్యాక్ చేయండి ఇక

క్యాష్ ఇస్తాం అండి సరే అండి